హలో హలో వేంకటేశ్వర బుక్ స్టాల్ నుండా అండి మాట్లాడేది గుడ్ ఈవెనింగ్ మ్యామ్ మేము ఇక్కడ మంచిర్యాల నుండి మాట్లాడుతున్నాం మాకు కొన్ని బుక్స్ కావాలండి యాక్చువల్లీ నేను ఎంబీబీయస్ స్టూడెంట్ని నాకు ఇంక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ కావాలి షాప్ దగ్గర అంటే కష్టమవుతుంది అండి మీరు ఆన్లైన్లో చెయ్యగలుగుతారా అండి

ఓకే అండి ఇయర్ వైస్ ఉంటాయా ఫస్ట్ ఇయర్ త్రీ సుబ్జెక్ట్స్ కావాలి అండ్ సెకండ్ ఇయర్ త్రీ సుబ్జెక్ట్స్ కావాలండి

అలాగే అవునండి

అండ్ ఇంకా నాకింకా నోట్బుక్స్ కూడా కావాలండి ఒక క ఒక బుక్ కాస్ట్ ఎంత అండి నోట్బుక్ అవునా పెన్స్ అండ్ ఇంకా నాకు స్పైరల్ బుక్స్ కావాలండి స్పైరల్ బైండింగ్ ఎంత దొరుకుతుంది త్రీ హండ్రెడ్ పేజెస్ కావాలండి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పేజెస్ మధ్యలో కావాలండి అవునా మీరు ఎప్పటివరకు ఇవ్వగలుగుతారు

ఓకే అండి థ్యాంక్ యు అండి నేను వాట్సప్ చేస్తా మీకు

ఓకే అండి థ్యాంక్ యు